మా ప్రాంతంలో తెలుగు మాధ్యమ పాఠశాలలు చాలా ఉన్నాయి ఆ పాఠశాలలకు పిల్లలు చాలా ఎక్కువ సంఖ్యలో వెళుతూ ఉంటారు ఎందుకంటే అక్కడి ఉపాధ్యాయులు చదువుని చదువులా కాకుండా ఒక కథలా వివరిస్తారు సరళ భాషతో అర్థమయ్యే విధానంతో ఉపాధ్యాయుల బోధన వల్ల పిల్లలకు విద్యను చాలా సులువుగా అర్థం చేసుకోవటం జరుగుతుంది ఈ మాధ్యమ పాఠశాల వల్ల విద్యార్థులకు మధ్యాహ్న భోజన సరఫరా కూడా అందింది ఉచిత యూనిఫార్మ్లు మధ్యాహ్నపు భోజనాలు సరైన విద్య వల్ల పిల్లల భవిష్యత్తు మెరుగుపడుతుంది